అవును నేను కొన్ని పండ్లు మరియు కూరగాయలను పెంచే ప్రయత్నం చేశాను పెంచుతూనే ఉన్నాను మరియు వాటిని తింటూ ఆనందంగా ఉన్నాను నేను మొట్టమొదటగా పెట్టింది మాత్రం జామ చెట్టు అన్నమాట హరితహారం నుండి వచ్చిన జామచెట్టుని పెట్టడం జరిగింది ఒక సంవత్సరం గడచిన తర్వాత జామకాయలు కూడా కాయడం జరిగింది జామకాయలంత తియ్యగా ఉంటాయి నేను బయట కొని తిన్న జామపండ్లకంటే నేను పెంచిన చెట్లతో తిన్న జామపండ్లు చాలా అద్బుతంగా తియ్యగాను ఉంటాయి అలాగ నేను కొంతకాలం తర్వాత మా ఇంటి పక్కనే కొంచెం జాగా ఉంటుంది ఆ జాగాలో కొన్ని టొమాటోలు కావచ్చు చిక్కుడుకాయ బీరకాయ ఇలాంటి కొన్ని చెట్లు పెట్టడం జరిగింది చిక్కుడుకాయ చెట్టుతోనైతే పందిరిలాగా వెయ్యడం జరిగింది అలాగే కాకరకాయ చెట్టు కావచ్చు బీరకాయ చెట్టు కావచ్చు పెట్టడం జరిగింది ఇలా నా ఇంటి పక్కన నేను గార్డెన్లాగా ఏర్పరచుకుని దాంట్లో కొన్ని పండ్ల చెట్లను మన జామపండ్ల చెట్లను కావచ్చు అలాగే డ్రాగన్ఫ్రూట్ చెట్టు కావడం పెట్టడం జరిగింది దానిమ్మ చెట్టు పెట్టాను బట్ అది అంతగా నిలకడలేకపోయింది అలాగే కూరగాయల్లో మనం చుస్తే మునక్కాయ చెట్టు కూడా పెట్టడం జరిగింది మునక్కాయ చెట్టు మాత్రం ఆరు నెలల్లో అచ్చం టవరంత హైట్ ఇట్ట పెరుకుంటు వెళ్ళిపోయిందన్నమాట సో అలా నా గార్డెన్లో ఎపుడైన దొరక్క ముందుగా టమో మేం తిన్న టొమాటోలు పాడేయి ఎదో టోమాటోలు పచ్చి టొమాటోలు తిని పారేసి అవి అవిటి విత్తులతో మనకు తిన్న టొమాటో చెట్టు ఒకటి వచ్చింది దాని ద్వారా దానికి ఒకటొకటి అనుకుని కొన్ని చెట్లు రావడం జరిగింది ఆ టొమాటో చిన్న చిన్నగా అంటే పార్కులో దొరికే టొమాటోల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి ఆ టొమాటోలు తింటే చాలా మంచిగున్న టొమాటోలు వండుకుని తింటే బయట మనం కొన్న కూడా టొమాటోలుకంటే మనము నా గార్డెన్లో పండించిన టొమాటోలు చాలా టేస్టీగా నాకు అనిపిస్తాయి అలాగే చిక్కుడుకాయ చెట్టు కావచ్చు బీరకాయ చెట్టు బీరకాయ్ బీరబాబ్ బీరకాయ పప్పు చేసుకుని తింటే చాలా బాగుంటుంది కానీ మనకు మంచి అనుభూతి మంచి అనుభవం నేర్చుకున్నాను ఇలా నా గార్డెన్లోనే ఇంత మంచిగా పండిస్తే ఒక పొలంలో పండిస్తే ఎంత మంచిగా పండిస్తాననేది అయితే నేర్చుకున్నాను ఇలా పంట ప చెట్టును పెంచితే దాన్ని ఎలా పెంచాలి ఎలా పోషించాలి దానికి కావలసిన దానికి ఏ టైమ్లో నీళ్ళు పోయి నీళ్ళు పొయ్యాలి ఎంత మోతాదులో నీళ్ళు పొయ్యాలో నేర్చుకున్నాను అలాగే నేను చెట్లకి తరచుగా వేసేది మాత్రం టీల వాడిన ఛాయి టీ పొడి అన్నమాట ఇప్పుడు ఛాయ్ పెట్టుకున్న మిగిలిన టీ పొడి టీని కొంచెం నీళ్ళు కలిపి పోస్తూ తరచుగా పోస్తూ ఉంటాను అదే విధంగా నేను పెట్టిన కూరగాయల చెట్లలోంచి పండ్లచెట్లలోంచి చుట్టుముట్టి వేరే ఏమైనా గడ్డి పెరిగితే అవి గడ్డిని కూడా పీకేస్తుంటాను గడ్డి మందు ఆ ఇంత చిన్న ఏరియాలో గడ్డి మందు కొట్టలేము కాబట్టి అలా గడ్డిని చేతితో పీకేస్తుంటాము అపుడు గార్డెన్లో చిన్న ఒక చిన్న రెండు డ్రిప్ పైపులు తీసుకొచ్చి ఇంట్లోనున్న నల్లా నుంచి కనెక్ట్ చేస్తాము అపుడు టాప్ వాల్వ్ను కొంచెం ఓపెన్ చేసి పెడితే డ్రాప్ డ్రాప్ డ్రాప్ డ్రాప్ పడుతూ చెట్టు పదునిస్తూ ఉంటుంది జామచెట్టుకు జామచెట్టు కూడా అలా అలాగే చేశాను అండ్ ఆల్సో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అవు అవుతూ ఉంటుంది జామచెట్టు డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు చాలా మంచిగా ఉంటాయి మంచిగా మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట నేను చెప్పేదేందంటే మనం సొంతంగా పండించటం తిని చూడండి ఒకసారి బయట కొనుక్కుని తిని చూడండి ఏది గొప్ప అనుభవం కలిగిస్తుందో మీకే తెలుస్తుంది నేను వ్యక్తిగతంగా చేసాను కాబట్టి చెప్తున్నాను నేను చేసింది పండిచ్చింది తిన్నాను కాబట్టి అంత రుచిగా ఉంటుంది మధ్యలో ప్రేమగా అన్నమాట మనం పది జనరేషన్కి చెప్పుకున్నాకాని నేను పండిచ్చి తిన్నానని మనం ఎప్పటికి చెప్పుకోవచ్చనమాట అలాగా నేను సొంతగా పండ్లలో జామపండ్లు కావచ్చు డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు నాకు పెంచిన కూరగాయల్లో అయితే చిక్కుడుకాయ పెంచాను కాకరకాయ కావచ్చు పీనకాయ కావచ్చు ఇంటి కాకరకాయ చెట్టుతో మంచి పందిరి వేయడం చూడవచ్చు పందిరి లాంటిది చేయడం బీర విత్తులతోటి బీరకాయలు బీరకాయలు చేయడం కానీ బీరకాయ రుచిగా మంచిగ వస్తుంటే కాకరకాయ ఫ్రై మాత్రం సూపర్ అవుతుంది మేము పెట్టిన కాకర చెట్టు నుంచి అలాగా మా ఇంటి పక్కన ఉన్న మంచి గార్డెన్లా నాలుగు సైడులు కట్టెల పాతో పందిరి టైప్ చేయడం జరిగింది దాని చుట్టూ దాని చుట్టూ కుడా ఇలా తిరుగుతూ ఉంటుంది ఆలాగే ఆ గార్డెన్లో కొన్ని పూల చెట్లు కనకరం కనకాంబరం కావచ్చు మల్లె చెట్లు కావచ్చు పెట్టడం జరిగింది దాని పక్కనే మునగ చెట్టు ఉంటుంది లెఫ్ట్ సైడ్లో జామ చెట్టు ఉంటుంది జా మునగ చెట్టు కూడా మునకాయలు బాగా కాస్తుంటాయి ఈ కాకరకాయ చెట్టుని మునగ చెట్టు చుట్టూ పాకించడం జరిగింది మునగ చెట్టు చుట్టూ చుట్టడం వల్ల కాకరకాయ చెట్టు బాగా పాకి ఇట్లా రౌండ్ రౌండ్ తిరుగుతూ మంచిగా పాకుతూ ఉంటుంది అదే విధంగా జామకాయలు మాత్రం మంచిగా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఈ మధ్య ఇక్కడ కొంచం కోతుల బెడద కొంచెం పెరిగింది కోతులు వచ్చి నాశనం చేస్తూ ఉన్నాయి అలా అన్నమాట పండ్లు కుడా చాలా టేస్ట్ ఉంటాయి పక్కింటి కుర్రవాడు స్కూల్ మా ఇల్లు స్కూల్ పక్కనే ఉంటుంది కాబట్టి కొంచం స్కూల్ పిల్లలు వచ్చి జామకాయలు తెంపుకుని వెళ్తూ ఉంటారు మా ఇంటి వాళ్ళు మందలిస్తూనే ఉంటారు అలాగే ఈ విధంగా చాలా టేస్ట్ ఉంటుంది అనుభవం కూడా మంచి మధురాను అనుభవం ఏ పండైనా సరే మనం కూడా ఉదాహరణ తీసుకుంటే అమ్మ వండింది పెట్టి తిన్నాక మనం చూసుకుని తింటే కొంచెం ఒకా మధుర అనుభవం కావచ్చు మనం కొంచెం మంచిగా కొత్త ఫీల్ ఇచ్చిందన్నమాట ఎందుకంటే వాళ్ళు వండిందే మనం వండుకుంటే నేను ఇట్ట వండుకుని తిన్నాను అనే తృప్తి మనం పెట్టిన చెట్టుకు కాయ కాసి అది కాయ కాస్తేనే మనం ఎంతో ఆనందంగా పది మందికి చెప్పుకుంటాం అదే కాయను తింటే ఎంత ఆనందంగా పది మంది పంచుకుంటాం ఈ ఈ విధంగా పెట్టిన జామ చెట్టుకు జామ చెట్టు కావచ్చు అలాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే మంచిగా డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా మంచిగా ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకుని మంచిగా తినడం జరిగింది కొంత పుల్లగా ఉంటుంది బాగా కాని మంచి టేస్ట్ ఉంటుంది ఈ మధ్య కాలంలో దానిమ్మ చెట్టు కూడా పెట్టడం జరిగింది దానిమ్మ కాయలు కొన్ని కాసాయి కాని ఇంకా పండు కాలేదు కాని ఇంకా కచ్చి కచ్చిగానే ఉన్నాయి తినడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను ఈ విధంగా నేను పెట్టిన పండ్లు కూరగాయల వల్ల అవి పెంచాక కొన్ని పెరిగాయన్నమాట కొన్ని చెట్లు చచ్చిపోయినా కూడా బాధే నిదానంగా కూడా మళ్ళీ పెంచాను చిన్న చిన్న కట్ చేసిన కూరగాయల అవి వేస్టేజ్ కానీ ఆకు కూరల్లో వేస్టేజ్ కానీ మంచిగా పెంచడం జరిగింది మంచి అనుభవం వచ్చింది దాని ద్వారా నేను ఎలా పెంచాలి మొక్కను ఎలా పోషించాలి అనేది నేర్చుకున్నాను